నేను ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ కార్ట్లో ఒక స్మార్ట్ వాచ్ను కొనబోతున్నాను దీని గురించి ఏదైనా తగ్గింపు కోసం ప్రోమో కోడ్ను అందించగలరా నేను ప్రోమో కోడ్ను అప్లయ్ చేస్తున్నాను నా ప్రోమో కోడ్ నంబర్ హెచ్పిసి జీరో వన్ ఫోర్ త్రీ ఇది అప్లయ్ చేసిన తర్వాత నాకు డిస్కౌంట్ వచ్చింది మొత్తానికి తగ్గింపు వచ్చింది నేను హ్యాపీగా స్మార్ట్ వాచ్ను కొనబోతున్నాను